నాకు ఇష్టమైన సామెతలు జాతీయాలు చాలా ఉన్నాయి మేము స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మాకు టీచర్లు తెలుగు సారు మంచిగా పుస్తకంలో చూసి సామెతలు చెప్పేవారు మరియు జాతీయాలు చెప్పేవారు మాకు ఇంకా తెలుగు విషయంలో సార్ మాకు మంచిగా అన్నీ అర్ధమయ్యేలాగా పద్యాలైన పర్యాయపదాలు వాటి అర్థాలు పద్యం చెప్పి సామెతలు చెప్పి వాటి అర్ధాలను చెప్పేవారు దానివల్ల మేము తెలుగు ఎక్కువగా నేర్చుకున్నాము సామెతలు చాలామంది అంటే స్కూల్లో బుక్లోనే కాకుండా బయట కూడా ఇంటికి వచ్చిన తర్వాతా ముసలివాళ్ళు అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు కూడా చాలా సామెతలు ఇంట్లో ఉన్నపెద్దవాళ్ళు సామెతలు చెప్పేవారు మెదడుకిమేతలాగా అవి మంచిగా ఉపయోగపడేవి ఆ సామెతలను మేము వారు మాకు సామెతలు వేస్తూ ఉంటే దాన్ని అర్ధం చేసుకుని వాళ్ళకి దాని అర్ధం చెప్పలాగా ఉండేది నాకు తెలుగు సామెతలైనా జాతీయాలైన చాలా ఉన్నాయి ఇష్టం కూడా